ఇంటర్నేషనల్ సిటీస్ నెంబర్ వన్ సింగపూర్ నెంబర్ టూ దుబాయ్ నెంబర్ త్రీ ప్యారిస్ నంబర్ ఫోర్ న్యూయార్క్ నెంబర్ ఫైవ్ బ్యాంకాక్ నెంబర్ సిక్స్ లండన్